చాలా మటుకు తెలంగాణాలో పిల్లలు వాడుతున్నప్పటికీ ప్రతీ దాంట్లో ఎలాగైతే ఉంటుందో దీంట్లో కూడా కొందరు

తెలంగాణలో సామాజిక మాధ్యమాలు విద్యను మొత్తానికి తీసేయలేము చాలా మటుకు విద్యార్థులు దీని వల్ల లాభపడుతున్నారు లాభపడాలి అని కోరుకుంటున్నాము